నా ఉద్యోగము కెరియర్ గురించి ఏమంటే నేనొచ్చి చాలా ఇష్టపడి తీసుకున్న కోర్స్ అంటే ఎంసిఏ ఎందుకంటే మా బాబాయ్ వచ్చేసి మా నాన్న గారే చదివిచ్చారనమాట అయన చదువు మానేసి మా బాబాయిని చదివిచ్చాడు ఎంసిఏ చదివిస్తే తనొచ్చేసి చదివిచ్చాక జాబు వచ్చాక పెళ్లయినాక నాన్నని కష్టాల్లో ఉండేటప్పుడు వదిలేసి వెళ్లిపోయాడనమాట హెల్ప్ కూడా చేయకుండా దా అందుకనిచెప్పేసి నాన్నగారు తనకు పోటీగా నన్ను చదివిచ్చాలని చెప్పి ఎంసిఏ చదివిచ్చాడు నేను దానికి తోడు ప్రతి సెమిస్టర్ లో ఫస్ట్ క్లాస్ వచ్చి నేనే సెమి ప్రతీ సెమిస్టర్ లో కాలేజ్ టాపర్ నేనే సిక్స్ సెమిస్టర్స్ లో మహా బాగా చదువుకున్నాను మంచి పర్సెంటేజ్ వచ్చింది నాకు నైంటీ టు పర్సెంటేజ్ ఎంసిఏ లో మా ప్రాబ్లమ్ ఏమంటే నాకు ఇంతవరకు సరైన ఒక సాఫ్ట్వేర్ జాబ్ దొరకనే లేదు నాన్న గారికి నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చూడాలని చాలా చాలా ఆశ మా హస్బెండ్ కి కూడా సేమ్ అదే కోరిక నన్నొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చూడాలని చెప్పేసి భవిషత్తులో నేను దీనిగురించి ఇప్పుడు ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తున్నా ఇప్పుడు కూడా సె సెలీనియమ్ టెస్టింగ్ చేసాను కోర్సు తరువాత వచ్చేసి విఎంవార్ చేసాను ఇవన్నీ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వాలనేదే నా కోరిక నా భవిష్యత్తులో ఓక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అవుతానని మాత్రం నాకు చాలా నమ్మకం ఉంది దాని గురించే నేను చూస్తున్నా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అవ్వాలనే చూస్తున్న అనమాట మా హస్బెండ్ అయితే నన్ను ప్రతీ విషయంలో ఎంకరేజ్ చేస్తారు పెళ్ళైన తరువాత కూడా మేము పిల్లల కోసమని చెప్పేసి నేను టు ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఇచ్చాననమాట కొన్ని జాబ్స్ చేస్తున్నాను కానీ అది నాకు పెద్ద స్యాటీస్ఫాక్షన్ ఈ లేదనమాట నాకొక పెద్ద ఐటీ కంపెనీ లో ఒక మంచి పొసిషన్ లో ఉండాలనేదే నా కోరికనమాట నా హస్బెండ్ కోరిక కూడా అదే తనే బాబు పుట్టినతరువాత ఒక టు ఇయర్స్ అయ్యింది తను ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నాడు కాబట్టి తాను టు ఇయర్స్ అయిన తరువాత తనే టెస్టింగ్ సైడ్ తీసుకో ఏమైనా ఇంత గ్యాప్ వచ్చింది కదా కోర్స్ చేస్తేనే ఒక మంచి కెరీర్ ఉంటుందని చెప్పేసి సెలీనియం టెస్టింగ్ కోర్స్ తీసుకోమని చెప్పి నన్ను జాయిన్ చేయించ్చాడు తనే నేను ఆన్లైన్ కోర్స్ చేసాను సిక్స్ మంత్స్ తరువాతొచ్చి నేను దానిమీదే ట్రై చేస్తూ కొంచెం ఎక్సట్రా గా కూడా నేర్చుకుంటే మంచిదని చెప్పేసి విఎంవార్ కూడా చేసాను దానిపైనే ఇప్పుడు చూస్తున్నాను ఇంటర్వూస్ కూడా కొన్ని అటెండ్ అవుతున్నాను నా మెయిన్ గోల్ అంటే నా ఉద్యోగము నా కెరియర్ తాలుకు భవిష్యత్తులో నా కెరీర్ గోల్ ఏమంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వాలనేదే నా కోరిక పెద్ద రెపుటేషింగ్ ఎంఎన్సి కంపెనీ లో ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పొజిషన్ లో ఉండాలన్నదే మా హస్బెండ్ కోరిక నా కోరిక నా కోరిక అని చెప్పేదానికంటే కూడా మా నాన్న గారి ప్లస్ మా హస్బెండ్ కోరికొచ్చేసి అదే నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నన్ను చూడాలన్నదే వాళ్ళ కోరికనమాట దానికోసమనే చూస్తున్నాను నేను ఇంకా కూడా ట్రై చేస్తున్న నాకు పిల్లోడున్నాడు నాకు పనులున్నాయి ఇంట్లో పనులున్నాయి నా హస్బెండ్ ని చూసుకోవాలి నా పిల్లో పిల్లోడ్ని చూసుకోవాలి తనని స్కూల్ కి పంపించాలి అన్నీ పనులుంటాయి కానీ అన్నీ చూసుకొని కూడా నా కెరియర్ మీద ద్రుష్టి పెట్టాలని చెప్పేసి తాను స్కూల్ కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రిపేర్ అవ్వడము ఇంటర్వూస్ అటెండ్ అవ్వడము మొన్నకూడా ఒక ఇంటర్వ్యూ కి వెల్లేసి వచ్చాను ఒక రౌండ్ అయ్యింది ఇంకా టు రౌండ్స్ ఉన్నాయి టెక్నికల్ ఉంది హెచ్ఆర్ రౌండ్ ఉంది అది క్లియర్ చేసానంటే మాత్రం తప్పకుండా నాకు జాబ్ వస్తుంది నా హస్బెండ్ కోరిక నెరవేరుతుంది థ్యాంక్స్ అండి